చీరాల వన్ టౌనేనా అండి పోలీస్ గారేనా మాట్లాడేది సార్ నేను ఒంగోలు సార్ నేను ఒంగోలు నుంచి చీరాల వస్తూ బస్సులో బాగా నిద్ర వచ్చింది సార్ పడుకున్నాను నాదీ ఒక ఒక బ్యాగ్ పోయింది సార్ నేను ఆల్రెడీ మీకు కంప్లెయింట్ చేశాను

నాదీ వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాగ్ సార్ నాది దాంట్లో ఇంపార్టెంటు నా టెన్త్ ఇంటరు సర్టిఫికెట్స్ దాంట్లోనే ఉన్నాయి ఇంకొకటి అది పదివేలు ఉన్నాయి సార్ మాకు డబ్బులు ముఖ్యం కాదు సార్ నా ఆధార్ కార్డు టెన్త్ ఇంటరు మార్క్ లిస్ట్లు సర్టిఫికెట్సు ఇంకా పాన్ కార్డ్ అవన్నీ దాంట్లోనే ఉన్నాయి సార్ ఫైల్ అది ఫైల్ బ్యాగ్లో పెట్టుకున్నాను కొంచెం గట్టిగా అరిచాను నేను ఆల్రెడీ కంప్లెయింట్ చేశాను సార్ మీరు ఎవరు పట్టించుకున్నట్టుగా అనిపించట్లేదు కొంచెం జాగ్రత్తగా

సరే సార్ కొంచెం చూడండి సార్ గట్టిగా ట్రై చేయండి నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు దాంట్లో దాంట్లో ఉన్న నా సర్టిఫికెట్సు కావాలి సార్ మెయిన్ నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను గవర్నమెంట్ జాబు కోసం సార్ త్వరగా ఇప్పియండి సార్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి సార్ ఓకే సార్ సరే సార్ ఓకే ఓకే